నేను అమెజాన్లో కొన్నిసార్లు వస్త్రాలను అలాగే ఇంటి వస్తువులను ఆర్డర్ చేసి ఉన్నాను అదేవిధంగా నేను ఇటీవల రెండు చీరలను ఆర్డర్ పెట్టాను అక్కడ ఎలా చూపించారో అదే రంగులో ఎటువంటి మార్పులు లేకుండా అలాగే వచ్చింది ఆ చీర నాకు నచ్చింది నేను ఎంతో సంతోషించాను